మాకు జలుబు చేసినప్పుడు మేము నీళ్ళు వేడినీళ్ళు నీళ్ళు వేడిచేసుకొని అందులో పసుపు అల్లము మిరియాలు శొంఠి వేసుకొని అల్లం దంచి అల్లం దంచి పసుపు మిరియాలు శొంఠి వేసుకొని తాగుతాము దాని వల్ల కొంచెం మాకు ఉపశమనం కలుగుతుంది పిల్లలకు జలుబు చేసినా మా ఆయనకి చేసినా ఇంట్లో ఎవరికైనా అలానే చేస్తాము మేము వర్షం వచ్చినపుడు కూడా పిల్లలకు జలుబు చేసినపుడు కూడా నీళ్ళు కాగబెట్టి అందులో పసుపు అల్లము మిరియాలు అలా వేసి తాగిస్తాము గోరువెచ్చగా చేసి దానివల్ల జలుబు తగ్గుతుంది మేము పొలం పనులకు వెళ్ళినపుడు వెళ్ళి వచ్చి వచ్చినపుడు కూడా జలుబు చేస్తే అలాగే చేస్తాము నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళలో పసుపు జనమ వేసి ఆవిరి పట్టుకుంటాము దాని ద్వారా కొంచెం ఉపశమనం జరుగు కలుగుతుంది